నేను చాలాసార్లు బైకింగ్ ఈవెంట్లో పాల్గొన్నాను ఈ ఈవెంట్ అనేది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో నేను పాల్గొన్నాను అయితే ఈ రేసుల్లో నేను ఎదుర్కొన్న అనుభవం ఎంతో అద్భుతంగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఎంతోమంది కాంపిటీటర్స్ మధ్యలో నేను కూడా నిలబడడం అనేది ఎంతో సంతోషాన్ని నాకు కలిగించింది నేను ఆ విధంగా బైకింగ్లో ముందుకు వెళ్ళడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులను నా స్నేహితులను నేనెంతో ఎంతగానో వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను అయితే ఈ బైకింగ్ ఈవెంట్లో ఎంతోమంది స్నేహితులు పరిచయం అయ్యారు చాలా బైకింగ్ ఈవెంట్లో నేను పాల్గొన్నాను అయితే వాటన్నిట్లో ఒక ఐదు ఆరు రేసుల్లో నేను గెలిచి ఉన్నాను నేను ఎదుర్కొన్న అనుభవం ఎన్నో ఎన్నో మంచి పాఠాలు నాకు నేర్పించాయి ఈ రేసులో పాల్గొన్నప్పుడు చాలామంది స్నేహితులు ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ ఏది జరగకుండా ఆరోగ్యంగా నేను ఉండగలిగాను ఈ ఈవెంట్లో ఎన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలు ఎన్నో మధురమైనటువంటి అనుభవాలను నేను పొందుకున్నాను